వ్యవసాయంలో ఎరువులు సరిగ్గా వేయకపోవడం వలన వ్యవసాయానికి పురుగులు పట్టి పంట చాలా నాశనం అయిపోతుంది దానివలన వ్యవసాయదారులకు ఎక్కువ లాభం రాదు దాని వలన వ్యవసాయం వ్యవసాయదారులు చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు